నేను మొన్న మీషోలో ఒక ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాను సిజెడ్ అంటారు కదా అది ఎంత చెత్తగా వచ్చిందంటే అంత చెత్తగా వచ్చింది ప్రింట్ అది ఊడిపోయి పూసలవి అసలు ఆ పూసలంటే ఎంత గిల్టీవి ఇచ్చాడంటే అంత మా డబ్బులు తగ్గట్టు అ పూసలు ఇవ్వలేదు వాడు అసల ఎంత కాస్ట్లు తీసుకున్నాడంటే ఆ పూసలకే సగం రేట్ తీసుకున్నాడు ఆ సిజెడ్ ఇయర్ రింగ్స్ అనేవి ఆ కలరు ఎంత మనకి ఎంత బాగా కనిపించాలి కదా కాని అస్సలు బాగా కనిపించలేదు డబ్బులు మాత్రం ఎక్కువ తీసుకున్నాడు ఆ ఇయర్ రింగ్ ఎనకాతల బుట్ట పెడతాం కదా బటన్ ఆ బటన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు చిన్న వంగిపోయి అక్కడక్కడ పూసలు ఊడిపోయి కలర్ అక్కడక్కడ చిన్న చిన్నగా ఇదయ్యి అన్ని పిచ్చిపిచ్చిగా వచ్చింది నేను అనుకున్నవి ఒకటైతే వచ్చిందొఒకటి ఒకటి రెడ్ కలర్ ఆర్డర్ చేస్తే పింక్ కలర్ వచ్చింది పూసలు కూడా వైట్ రెడ్ ఆర్డర్ చేశాను కాకపోతే అదేమో బ్ల్యాక్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది ఈ ఈ ఇయర్ రింగ్స్ మళ్ళీ ఇయర్ రింగ్స్తో పాటు నక్లిస్ ఒకటి ఇచ్చాడు ఆ నక్లిస్ కూడా ఇంకా వరస్ట్గా వచ్చింది అది అక్కడక్కడ వంగిపోయి పూసలు ఊడిపోయి ఆ చైన్ లింక్ ఉంటుంది కదా హుక్కు కూడా ఊడిపోయింది ఎంత చెత్తగా ఇచ్చాడంటే అంత చెత్తగా ఇచ్చాడా నక్లిస్ కూడా ఇంకా నక్లిస్లో ఆ కలరు అనేది షేడ్ అయిపోయింది మళ్ళీ ఇంకా ఆ పూసల కింద మువ్వలిచ్చాడు ఆ మువ్వలు కూడా ఒకటి ఉన్నాయి ఒకటకటి ఊడిపోయాయి అక్కడక్కడ ఇవి కూడా బాగా ఇవ్వలేదు ఆ నక్లిస్తో పాటు ఆ ఇయర్ రింగ్స్ మొత్తం చెత్తగా ఇచ్చాడు అస్సలు బాగాలేవు రెండు కూడా పూసలు కూడా అస్సల ఎందుకు ఇచ్చాడో తెలియదు అండ్ అలాగా ఇచ్చాడు